మేము అల్లిన వస్తువులను చాలా కొనుక్కుంటాము అండి అలాగే జనాలకు మేము తయారు చేసిన వస్తువులను కూడా మేము వాళ్ళకి అమ్ముతాము అండి ఉదాహరణకి అదేంటి దర్వాజులకి వేసుకునే పువ్వులు మన ఫ్రిడ్జ్ మీద వేసుకునే మ్యాట్లు ఫిల్టర్ మీద వేసుకొనే మ్యాట్లు పువ్వులు అనేక రకమైన పువ్వులు అల్లికలు అల్లి మేము చాలా జనాలకు ఇట్లా అమ్మే వాళ్ళము అండి అలాగే మేము కూడా కొనుక్కునే వాళ్ళము అండి ఈ అల్లికలు అంటే మాకు చాలా ఇష్టం అండి ఎందుకంటే మా చేతులతో మేము తయారుచేసుకున్న పువ్వును అందంగా తయారు చేసుకొని గోడకి అందంగా పెట్టుకుంటాము అండి అది ఒక ఆనందకరమైన విషయం అండి